గత ఒక సంవత్సరం కాలంలో మీరు ఎదుర్కొన్న ఇటీవల మరపురాని సంగటన లేదా అనుభవాన్ని వివరించగలరా లాస్ట్ వన్ ఇయర్ లో నాకొక అలాంటిదంటే అండి నాకు నా ఫ్రెండ్ కు ఒక యాక్సిడెంట్ జరిగింది చాలా మేజర్ పెద్ద యాక్సిడెంటు తను ఒక్కడే కార్ లో వెళ్తూ ఉన్నాడు బ్యాంగ్లూర్ నుంచి నా మ్యాంగ్లూర్కి మంగళూరుకి వెళ్తూ ఉన్నాడు ఆ ఘాట్ సెక్షన్ లో తను నైట్ టైం సింగల్ గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాడు మేము వద్దు వద్దు అని చెప్పాము కానీ తను వెళ్ళాడు వెళ్ళినప్పుడు ఏమైందంటే తను వెళుతూ ఉండగా లైట్గా అట్లా కళ్ళు మూశాడు లారీ వచ్చేసింది ఆ భయంలో సడన్ గా తను రైట్ సైడ్ కి తిప్పేసాడు కార్ ని హ్యాండ్ బ్రేక్ వేసి అప్పుడు కార్ అక్కడే రౌండు స్కిడ్ అయ్యి రౌండ్ తిరిగి లారీ కి పోయి కొట్టుకొనిందన్నమాట లారీ కూడా వచ్చి డాష్ ఇచ్చినప్పుడు కారు కొంచెం దూరంలో వెళ్లి పడింది ఎట్లో దేవుడు దయవల్ల లోయలో ఎట్లో పడలేదు అక్కడ ఘాట్ లో అక్కడ పడింది ఎయిర్ బ్యాగ్స్ వచ్చింది తనకి ఇంకా జా ఇరిగిపోయింది ఫేస్ లో అండ్ నెక్ ఫ్రాక్చర్ అయింది అండ్ రైట్ లెగ్ ఫ్రాక్చర్ అయింది స్టీరింగ్ అనేది స్టమక్ కి అతుక్కొనడం వల్ల స్టమక్ లో కూడా ప్రాబ్లమ్ వచ్చేసింది తనకి చాలా పెద్ద మేజర్ యాక్సిడెంట్ జరిగింది తనను హాస్పిటల్ లో పెట్టారు ఒక వన్ మంత్ ఒక టూ వీక్స్ త్రీ వీక్స్ అయ్యిందండి తను కళ్ళు తెరవడానికి అంత పెద్ద యాక్సిడెంట్ జరిగింది తనైతే నా క్లోజ్ ఫ్రెండ్ అనమాట తను ఇంక అలాగే వాల్ల ప్యారెంట్స్ అంతా ఫుల్ మొత్తం డిప్రెషన్ అయిపోయారు చాలా ఒక మినిమమ్ ఒక ఫార్టీ ఫార్టీ టు ఫిఫ్టీ ల్యాక్ వరకు ఖర్చయింది తనకి సో తను మొత్తం అక్కడే ఉన్నాడు వన్ మంత్ తర్వాత తను కొద్దిగా కోలుకున్నాడు మళ్ళీ ఇంకా త్రీ మంత్స్ హాస్పటల్ లోనే ఉంచాలని డాక్టర్స్ చెప్పారు ఆ స్టమక్ లో స్టీరింగ్ వెళ్ళడం ఇది వల్ల కొంచం ఇంకా అక్కడే ఉండాలని డాక్టర్స్ చెప్పారు మళ్ళీ అక్కడే ఉన్నాడు అక్కడే ఉండి తను ఏమీ జా విరిగిపోయింది కాబట్టి తను ఏం తినలేకపోయాడు ఏమీ మొత్తం సెలైను లిక్విడ్ ఫుడ్స్ లోనే అతను ఫోర్ మంత్స్ మొత్తం తను అలానే ఉన్నాడు ఇప్పటికీ కొంచెం నడవడానికి కొంచెం కష్టపడతాడు తను సో అదీ నాకు అసలు మరపురాని సంఘటన అండి చాలా బా డిప్రెషన్ కి వెళ్లిపోయాం మేమంతా మేము మా ఫ్రెండ్సు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళంతా తను మాకు చాలా మంచి అబ్బాయి తను బాగా అందరికి హెల్ప్ ఎవరన్నా కష్టం ఉన్నా సరే తాను బాగా హెల్ప్ చేస్తాడు తను చాలా మంచి పిల్లోడు తనకలా జరిగిందది సో మాకు చాలా బాధేసిందండి తను తనకలా జరగడం వల్ల మేము చాలా భయపడిపోయాం అసలు తను బతుకు తాడ లేదా అని అలా అంత బాగా మేము భయపడిపోయాము అసలు తను బతికింది మాకు ఒక గాడ్ గిఫ్ట్ లాగా అన్నమాట సో ఇది నేను అసలు మరపురాని నాకు సంఘటన అండి